నమస్కారం రండమ్మా లోపలికి రండి కూర్చోండి తప్పకుండా అండి తప్పకుండా మేము ఖచ్చితంగా అడ్మిషన్ మీకు కాలేజీలో ఈ స్కూల్లో మీకు అడ్మిషన్ను ఖచ్చితంగా ఇస్తాము ఒకసారి మీ పా పాప చదివిన కా స్కూల్ నుంచి అలాగే బాబు చదివిన స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు తీసుకుని వస్తే తప్పకుండా తప్పకుండా మీరు కొంచెం అడ్మిషన్ డిపార్ట్మెంట్లో అడ్మిషన్ బ్లాక్ దగ్గర మీరు ఆ డీటెయిల్స్ అన్నీ మీరు సబ్మిట్ చెయ్యండి అదే మొత్తం టీసీ అవన్నీ టీసీతో పాటు స్టడీ సర్టిఫికేట్ ఇవన్నీ అలాగే పాప యొక్క అడ్మిషన్ ఫార్మ్ ఫిలప్ చేసి అడ్మిషన్ ఫీజు కట్టేసి మీరు అక్కడ మీరు అప్లికేషన్ సెండ్ చేస్తే నాకు వాళ్ళు అప్డేట్ ఇస్తారు అడ్మిషన్ మేనేజ్మెంట్ అంతా నేను కంపల్సరీ దాన్ని చూసి పాపని బాబుని కంపల్సరిగా ఈ కాలేజీలో ఈ స్కూల్లో అడ్మిట్ చేసుకుంటాం మీరేం టెన్షన్ పడవద్దు తప్పకుండా సార్ మీరు ఆల్రెడీ మా బెండపూడి వీడియోలో అమ్మాయిలు ఇంగ్లీష్ మాట్లాడారు చాలామంది మీకు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి ఒకసారి మీరు కాలేజ్ స్టాండెర్డ్స్ అనేవి మీరు అవి చూస్తే కంపల్సరిగా మీకు మా కాలేజ్ స్టాండెర్డ్స్ ఏంటి ఉన్నాయో తెలిసిపోతుంది ఓకేనా ఎల్కేజీ మా త్రీ కల్లా మాక్సిమం టూ త్రీ కల్లా వాళ్ళని మేము వదిలేస్తాం ఏదైనా ఎక్స్ట్రా క్లాస్లుంటే ఫోర్ అంతే మాక్సిమం టూ టూ టూ థర్టీ కల్లా వాళ్ళ క్లాస్సెస్ అనేవి ఎండ్ అయిపోతాయి సరిపోతుంది సార్ ఫరదర్ అప్డేట్ ఏదైనా ఉంటే మేము ఏ ఏ రోజు నుంచి రావాలి ఏంటనేది మీకు ఇప్పుడు ఫోన్కి మెసేజ్ చేస్తాము అలాగే వాట్సాప్లో మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ వస్తుంది మీరందులో జాయిన్ అయిపోతే స్కూల్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ అందులో వస్తాయి ఓకే థ్యాంక్ యూ అండి